మేము డ్యాన్స్ వేసేటప్పుడు కానీ మాకు ఏదైనా క్రిస్మస్ ఫెస్టివల్స్ వచ్చినప్పుడు కానీ చర్చులో డ్యాన్స్ వేయడము ఇంకా పాటలు పాడడము ఇలా చాలా విధంగా జరిగేవి అలా పెళ్లిల్లో కానీ మా రిలేటివ్స్లో ఎవరైనా మ్యారేజ్స్ కానీ బర్త్డే కానీ ఇలా జరిగినప్పుడు ఎన్నో విధాలుగా మేమ్ డ్యాన్సులు ఏసుకుంటూ పాటలు పాడుకుంటూ ఉండేవాళ్లం ఇలాగా మెయిన్గా మేము వచ్చి డ్యాన్స్ ప్రాక్టీస్ చేసి చర్చుకి వెళ్లి డ్యాన్సులు వేసేవాళ్లం అలా వేయడం వల్ల ఎన్నో డ్యాన్సులను మేము పాలుగుంటూ ఉంటాం ఇలాగా పండగలకి డాన్సులేస్తూ పాటలు పెట్టుకుని డాన్సులేసుకుంటూ ఇంకా ఫ్యామిలీ అంతా సంతోషంగా గడిపేవాళ్ళం ఇలా గడపడం వల్ల ప్రత్యేకంగా సందర్భాల్లో మనకి ఏర్పడతాయి ఇలా సమ్మోహంలో నృత్యం ప్రధానత పాత్ర పోషించేవాళ్లం ఇలా చేయడం వల్ల మనకెన్నో ఆనందాలు సంతోషాలు వస్తాయ్ ఇలా ప్రతీ యొక్క పండక్కి మేము మా కుటుంబంలో మేము పాటలు పెట్టుకుని డాన్స్ ఎంజాయ్మెంట్ చేసేవాళ్లం ప్రతీ ఒక్కరు ఇలాగే ఎంజాయ్మెంట్ చేశాం చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ల వరకు ఎంతో ఆనందంగా సంతోషంగా ఉత్సాహంగా పాలుగొంటూ ఉంటాం ఇలా పాలుగొనుట వల్ల నాకెంతో హ్యాపీగా ఉంటుంది అలాగే చర్చులో మేము ప్రతీ ఒక్కరు మా వయసుకి తగిన పిల్లలు మేం అందరం ఒక దగ్గరకి చేరి డ్యాన్స్ ప్రాక్టీస్ చేసుకుని చర్చుకి వెళ్లి డ్యాన్స్ చేసేవాళ్లం లేకపోతే క్రిస్మస్ వచ్చినప్పుడు లేకపోతే న్యూయియర్కి ఇలాగా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు మేము మా చర్చిలల్లో డ్యాన్స్ నేర్చుకుని ప్రాక్టీస్ చేసి డ్యాన్స్ వేసేవాళ్లం డ్రామాలు వేసేవాళ్లం ఇలా అందరు పాలుగునేవాళ్లం ఇంకా మాకు అక్కడినుంచి చాలా గిఫ్ట్స్ అనేవి మేము పొందుకుంటూ ఉంటాం ఇలా చేయడం వల్ల మాకెంతో ఆనందంగా ఉత్సాహంగా ఉంటుంది అలాగే పండగలకి కూడా మేము ఎన్నో సందర్భాలలో ఫ్యామిలీస్ బెస్ట్ ఫ్రెండ్స్ అందరు కలిసి ఇంక కాలేజీలలో డ్యాన్సులు ప్రాక్టీస్ చేసి డ్యాన్సులు వేసేవాళ్లం ఫెస్టివల్స్ జరిగినప్పుడు లేపోతే మాకు ఇంకా మాకు ఏదైనా ఫెస్టివల్స్ చేసినప్పుడు కాలేజీలలో ఫ్రెషర్స్ పార్టీస్ కానీ లేక డ్యాన్స్ ప్రోగ్రామ్స్ పెట్టినప్పుడు మేము డ్యాన్స్ ప్రాక్టీస్ చేసి అక్కడ డ్యాన్స్ వేసేవాళ్లము అందరు మమ్మల్ని చూసి చాలా ఎంకరేజ్ చేసేవాళ్లు ఇలాగా పండుగలు కాకుండా ఇలాగా మ్యారేజ్ డేస్లో బర్త్డేసులో కూడ మేము డ్యాన్సులు వేసుకునే వాళ్ళం ఫ్రెండ్స్ అందరు కలిసి లేపోతే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ఇలా చాలా విధంగా డ్యాన్స్ చేసేవాళ్లం